హలో నమస్తే అండి

సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ రండి సార్ కూర్చోండి పోయిన సంవత్సరం ఇప్పుడే చూస్తా ఉన్నాం మిమ్మల్ని అదే సార్ సార్ బాగా మంచి స్కోర్ చేస్తాడు మంచి ర్యాంక్ వస్తున్నాడు బాగానే చదువుతాడు సార్ మీ కోడుకేమో ఆటలలో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ అబ్బాయికి బాగానే వచ్చాయి సార్ బాగనే చదువుతున్నాడు ఫస్ట్ ఫస్ట్ బాగానే చదువుతున్నాడు బాగానే ర్యాంక్ చేస్తున్నాడు సార్ బాబు కూడా బాగానే చదువుతాడు సార్ అదేంలే సార్ బాగ చదువుతాడు బాగా చదువుతాడు సార్ ఆటల్లో కూడా మంచి బాగా ఆట కలిగి ఉన్నాడు సార్ బాబు సార్ ఇంతకముందు అయితే మన స్టేట్ వరకే ఆడాడు సార్ బాబు దాంట్లో కూడా మీరు కొంచం వాడిని ప్రోత్సహించారంటే బాగ ఎస్వి యూనివర్సిటీ అలాంటి మంచి గవర్నమెంట్ కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలో మంచి సీటు ఫ్రీ సీటు వస్తుంది సార్ బాబుకి కొంచం ప్రోత్సహిస్తే బాగా చేస్తారు సార్ మంచి స్టూడెంట్ సర్ బాగా చదువుతాడు మా వల్ల అయినంతవరకు వాడిని కొద్దిగా మోటివేట్ చేస్తున్నాం సార్ మేమైతే మా పిటి మాస్టర్ని చెప్పి వాడితో మాట్లాడుతున్నాం క్లాస్ టీచర్ కూడా చెప్తా ఉన్నాం బాగా చూసుకోమని బాగా చదవమని చెప్తున్నాము సార్ ఆ బాగా మంచి స్కోర్ చేస్తాడు సార్ ప్రతి సబ్జెక్టు బాగానే చదువుతాడు సార్ లేదు సార్ లేదు సార్ బాగా బాగానే చదువుతాడు సర్ బాగా చేస్తున్నాడు సార్ అదే మంచి స్టూడెంట్ మంచి స్టూడెంట్ సార్ మీరు కూడా పిలిచి ఇంట్లో కొద్దిగా చూసుకోండి సార్ బాబుని బాగా బాగా చదువుతాడు సార్ బాగా చదువుతాడు సార్ బాగానే చదువుతాడు సార్ బాగానే చదువుతాడు సార్ ఓకే సార్ థ్యాంక్ యు థ్యాంక్ యు